హలో చెప్పండి మ్యాడమ్ గుడ్ మార్నింగ్ మ్యాడమ్ ఆహా పెట్టుకున్నాం నాకు ఏమివద్దు మా బాబుదే వద్దు మా ఆయన ఒప్పుకోరు కాదు మ్యాడమ్ వద్దు వాళ్ళు అసలు ఇది చదవడంలో కొంచం బిజీగా అయిపోతారు అట్లా అట్లనే బిజీ అయిపోతారు దూరం వెళ్తే వాళ్ళకి ఫీవర్ వస్తుంది అని వాళ్ళ డాడీ వాళ్ళకు పెట్టరు కాదు మ్యాడమ్ వాళ్ళు ఒప్పుకోరు చెప్తే చూడగా వాళ్ళు ఒప్పుకోరు హెల్త్ బాగుండదు పంపిస్తే ఫీవర్ వస్తుంది మళ్ళా బాబుకు స్కూల్ కరాబ్ అవుతుంది వెళ్ళకపోతే ఫేవర్ వస్తే వెళ్లారు కదా అందుకోసం వద్దు అని చెప్తున్నారు సరే మ్యాడమ్